పంతొమ్మిది తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది